మన భారతదేశంలో ఈ మధ్యన వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయండి మనకి వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు ఎండాకాలంలో చాలా ఎండలు అయితే మనకి బీభత్సముగా వేడి పుడుతుంది మనకి వర్షాకాలంలో కూడా అండ్ చలికాలంకి వస్తే మనకి చలికాలంలో ఉండాల్సిన చలి కంటే చాలా ఎక్కువ చలి ఉంది అండ్ టైమింగే లేకుండా మంచు కురుస్తుంది మనకి అదేవిధంగా మనకి ఎండాకాలంలో అయితే అస్సలు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి అస్సలు బయట తిరగలేకపోతున్నాము ఫ్యాన్ లేకపోతే అస్సలు మనకి చాలా కష్టమైపోతుంది సో ఈ దీనికి అన్నిటికి కారణం మనకి మనం చేస్తున్న పొల్యూషన్ దానివల్లే అదేవిధంగా మనకి వివిధ ప్రాంతాలలో ఒక్కొక్కలాగా మారుతుందనమాట మనకి వాతావరణం అనేది ఎలా మారుతుందనే ఇప్పుడు మనం ఎగ్సాంపుల్ మనకి బ్యాంగ్లూర్ తీసుకోండి బ్యాంగ్లూర్ అనేది చాలా కూల్ సిటీ అనమాట మనకి ఇండియాలోనే సిటీ మనకి సో మనకి ఇక్కడ కూల్గా ఎప్పుడూ కూల్గానే ఉంటుంది అదేవిధంగా బ్యాంగ్లూర్కి పక్కనే ఉన్న చిత్తూర్ తీసుకున్నామనుకోండి ఆంధ్రప్రదేశ్ది బార్డర్లో ఉన్న చిత్తూరు మనకి అక్కడ చాలా వేడి పుడుతుందనమాట సో ఇక్కడ చలిగా ఉంటుంది అక్కడ వేడిగా ఉంటుంది సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లాగా ఉంటుంది మనకి ఒక్కొక్క సారి మనకి మన ఊరిలో వర్షం పడొచ్చు మళ్ళీ పక్కన ఊరిలో వర్షం పడకపోవచ్చు ఒక చాలా వన్ కిలోమీటరు గ్యాప్లోనే కూడా మనకి వర్షము ఉంటుంది ఇంకొక వన్ కిలోమీటర్లో వర్షం అనేది ఉండదు అదేలాగా ఇక్కడ వర్షం పడేలాగా ఉంటే వేరే ఊరిలో వర్షం ఎండ ఫుల్గా ఉంటుంది ఎండ సో అదిలాగా మనకి వాతావరణం అనేది ప్రాంతాలలో వివిధ ప్రాంతాలలో ఒకొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా మనకి వాతావరణం అనేది మారుతూనే ఉంది దీనికి అన్నిటికి కారణం మనము చెట్లను చాలా కొట్టేయడం వల్లే మనకి ఇవన్నీ జరుగుతూ ఉంది ఇంకా మనం ఫ్యూచర్లో వెళ్ళామంటే మనకి ఇంకా చాలా ఎండలు మనము చాలా ఎండలని ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు మనకి ఇంకా చాలా కష్టమవుతుంది మనకి ఆ ఎండలను అన్నింటికీ భరించుకోవడానికి సో మనం ఇప్పటినుంచే ఏదైనా దానికి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనకి దేశంలో చాలా ప్రాంతాలలో ఖచ్చితంగా మనకి వివిధ చాలా మార్పులు ఉన్నాయి మనకి క్లైమేట్లో అది ఇక్కడ ఎండ ఉంటే అక్కడ మనకి వర్షం పడుతుంది అక్కడ వర్షం పడితే ఇక్కడ మనకి ఎండ చాలా ఎండగా ఉంటుంది అదేవిధంగా మనకి మంచు కురుస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎక్కువ మంచు కురుస్తూనే ఉంటుంది సో అలాంటి ప్రాంతాలన్నా చాలా కష్టం సో ఒక్కొక్క ప్రాంతంలో మనకి వాతావరణం అనేది ఒక్కొక్కలాగా ఉంటుందనమాట